నాకు ఒక బైక్ ఉంది ఆ బైక్ అంటే నాకు చాలా ఇష్టం ఆ బైక్ నేను ఎప్పుడు శుభ్రముగా నీట్గా ఉంచుకుంటాను అలాగే ఆ బైక్ను ఎప్పుడన్నా వెళ్ళాలి అనుకుంటే కూడా బయటికి బైక్ యొక్క కండిషన్ చెక్ చేసుకుంటు ఎప్పుడు పెట్రోల్ ఫుల్గా ఉంచుతాను బైక్ను ఏమన్నా కండిషనింగ్ లేకుండా బైక్ మెకానిక్ షాప్ దగ్గరికు వెళ్ళి దాని గురించి దాన్ని చూపించి దాని యొక్క ప్రాబ్లంను కనుక్కొని ఆ ప్రాబ్లంని రిపేర్ చేపించి అది కండిషనింగ్ సరిగ్గా ఉందో లేదో మళ్ళీ చెక్ చేసి నెక్స్ట్ బైక్ రైడింగ్కి వెళ్తాను బైక్ రైడింగ్ అనేది చాలా బాగుంటుంది కానీ కొన్నిసార్లు అలసటగాను నీరసంగాను అనిపిస్తుంది దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా బైక్ కండిషన్ మాత్రం కంపల్సరీగా చెక్ చేసుకుంటాను ఎప్పుడైనా కానీ బైక్ హీట్ అయినట్టు అనిపించి అనిపిస్తే దానిని ఒక దగ్గర ఒక నీడకు ఆపి కాసేపు నేను విశ్రాంతి తీసుకొని అలాగే బైక్ చల్లబడేంత వరకు ఉండి జాగ్రత్తగా చూసుకుంటాను బైక్ అనేది మనం ఎప్పుడైతే జాగ్రత్తలు పాటిస్తామో అప్పుడే రోడ్డు ప్రమాదాలు అనేవి జరగవు రోడ్ పద ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మనం జాగ్రత్త కంపల్సరీగా పాటించాలి బైక్ మీద వెళ్ళేటప్పుడు కానీ వేరే ఏ వాహనాలతో ప్రయాణించిన వాటి యొక్క కండిషనింగ్ అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి నేను కూడా అలాగే నా బైక్ కండిషనింగ్ చెక్ చేసుకుంటాను నా నా బైక్ను యొక్క డీటెయిల్స్ పత్రాలు ఏమైనా ఉన్నచో అవి నేను తీసుకొని బయటికి వెళ్తాను వాటి యొక్క బ్యాంకింగ్ అని బ్యాంకింగ్ యొక్క కానీ అవ ఏమన్నా బైక్ యొక్క ప్రాబ్లంలు ఉన్నా కానీ చెక్ చేసుకునే వెళ్ళాలి నేను కూడా అలాగే వెళ్తాను మీరు కూడా అలాగే వెళ్ళండి బయటకి వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా కంపల్సరీగా ఉండాలి